నాకు ఇష్టమైన చేపలు వచ్చి నేతలు పురావు కేలమ్మ పోరేవాళ్ళు జల్లు పండుగప్ప నురగపార వనమట్టాలు కోకాముట్టా బొంకే జల్లలు వాలుగా బొచ్చి క్లైంప మూత పీత కడువై భానూస్ మెలుగుచాప ఎరిమేను చాలనీయాకంటి డిస్కో మీను పరవచాప కొరకు కోటి అష్యు ఎల్స్ ఎల్ ఎల్మోస చిత్రహి మురిమీను కోరక్క కరుప్పి కిల్లలు పులస యూలీషు పార రతిగుళివింద కిల్లలు పులిపన్నా బొచ్చి కృష్ణబొచ్చ చేప వంజరం చేప పెదమోహ చేప ఇసాక జంతికల చేపలు పాలీచేప కాట్మోటా కొంజు చేప కన్నదంత కొడాయి చేప పాలబోద అరుణ్బట్టన్ పార అర్జున చేప ఎర్రమోస చేప బొంతపరాగి కొంగచేప కత్తిపాగు ఎర్రమత్త చేప మొచ్చు చేప కొరాచేప కొరమీను కిలిమేయి కాశీమోరా ఛాముల్ చేప కిల్కిపోతు చేప గుణంచేప నల్లచెందువ తెల్లచెందువ రొయ్యలు బోలి ఎట్టి తుండువ రాంగు సల్లువ బొచ్చాగను మీను షెల్లావతి మాగ బురదమాగ కవలు నానాకవళ్ళు ఎల్లో పాలగప్ప వంజరం కోనేమ కొన్నేము సోరాపు సొర్ర కర కొరమీను కమూతు సాంచులు కిల్వు చేప కోయిపిప్పాలి సూర చేప టూరా చేప దొడ్డెనాగు కొల్లినాగు సూరినాక టీకి బెలూగిరి టెంకు సదమి తెల్లచేప టైల్స్టింగ్ చేప ట్యూనా చేప సురై చేప సాధారణంగా జనం తినడానికి ఇష్టపడే చేపలు వచ్చి బొమ్మెడాయిలు గెండెలు బొచ్చెలు వాలుగలు సు మరియు పులస చేప